నేను ప్రతిరోజు ఉద్యోగం చేస్తాను నా ఉద్యోగం టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నా ఈత క్లాసు వచ్చేసి ఈత శిక్షణ తీసుకునే సమయం వచ్చేసి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు నా ఉద్యోగం అయిపోవడంతో నేను డైరెక్ట్ నా ఈత శిక్షణకే వెళ్తాను అక్కడికే నా కోచింగ్ సెంటర్కి వెళ్తాను అక్కడే ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక గంటసేపు మాకు శిక్షణ ఇస్తారు ఈత ఇలా చేయడం ఈత స్టార్టింగ్ ఎలా మొదలు పెట్టాలి ఎండింగ్ వరకు ఎలా చేయాలి ఒకటి మా ప్రతి ఒక్క పర్సన్కి ఒక లైన్ లాంటి ఇస్తారు అందులో మాత్రమే మేము ఈత కొట్టాలి ఆ ఈత నేర్పించే శిక్షణ వాళ్లు చాలా మంచిగా నేర్పిస్తున్నారు మాకు ఇంకా శనివారం ఆదివారం సెలవుల సమయంలో కూడా మాకు ప్రత్యేకంగా పొద్దున మరి సాయంత్రం శిక్షణ నిర్వహిస్తున్నారు రోజు రోజుకు ఒక గంట మాత్రమే శిక్షణ ఇస్తారు ఆ శిక్షణకి ఈ ఎంత పైసలు అంటే ఒక ఐదు వందలు తీసుకుంటున్నారు